హలో అవునండి మేము మీకు ఎలా సహాయపడగలము ఓకే అండి ద్రాక్షారం టూర్ అంటే ఎన్ని డేస్ అండి ఓకే ఫైవ్ డేస్ అంటే మేడం మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరు మేడం

ఓకే మేడం ఓకే మేడం అయితే ఖచ్చితంగా అలా ప్లాన్ చేస్తాం మేడం ఒకసారి మీ షెడ్యూల్ అయితే మేము వేసి మీకు పంపిస్తాము ఓకే ఫైవ్ డేస్కి ఓకే మేడం అక్కడ ఏమైనా రెసిడెన్సీ ఉంటే మనం వెంటనే ఇక్కడ ప్లాన్ చేసుకుందాం లేదు అనంటే మనం ఎక్కడైనా ప్యాక్ చేయించుకుని అయితే అక్కడికి తీసుకు వెళ్దాం మేడం లేదంటే అక్కడ ఏమైనా హోటల్ ఉంటే అక్కడ హోటల్ బుక్ చేయిస్తాం మేడం అంటే మీ బడ్జెట్ ప్రకారం ఒకసారి మాట్లాడి అప్పుడు చెక్ చేద్దాం మేడం ఓకే మేడం చార్జ్ అవుతుంది ఒకసారి మ మీ వాట్సాప్కు అయితే పంపుతాం మేడం మొత్తం క్లారిటీగా లిస్ట్ అయితే రాస్తాము ఓకే మేడం అయితే మీరు ఒకసారి ఓకే మేడం అయితే మీకు మా ప్రొఫైల్ అయితే పంపుతాము అయితే మీకు ఏ దానికి అయితే బాగా నచ్చిందో ప్రొఫైల్ నచ్చిందో అది నాకు క్యాబ్ అయితే మీరు సెండ్ చేస్తే నేను దానికి ఓకే అని పెడితాను మేడం నేను వెంటనే ఆ క్యాబ్ సర్వీస్కి ఇస్తాను మేడం ఓకే మేడం అయితే మీరు ఒకసారి ఒకసారి మీరు ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు కదా మేడం ద్రాక్షారం ట్రిప్ ఫైవ్ డేస్ అంటున్నారు ఒకసారి మేనేజర్తో అయితే మాట్లాడతాం మేడం ఓకే మేడం అయితే నేను మేడం ఎవరైనా ముసలి వాళ్ళు ఉన్నారా మేడం ఓకే మేడం అయితే దానికి అయితే ఏ ప్రాబ్లం లేదు మేడం అయితే మీరు ఒకసారి సెండ్ చేయండి నేను చూస్తాను మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మ్యామ్